ఆరోగ్యపరమైన అవసరాలకూ టెక్నాలజీ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో ఎలా అయ్యిందంటే మనకి ఎప్పుడైనా టెస్ట్లు చేయించుకోలంటే టెస్ట్ శాంపుల్స్ కూడా వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు మన ఆన్లైన్లో ఆ టైము అలా పెట్టుకుంట అక్కడ వృథాగా చాలా టైం అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి అక్కడ అంతసేపు ఉండడం కంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎప్పుడైనా నేను ట్యాబ్లెట్లు కావాలి నాకు ఏ ట్యాబ్లెట్ అయితే వాడటం బెటర్ అని చూస్తే నేను టెక్నాలజీ యుట్యూబ్లోకి వెళ్ళి దాని అవసరాలు ఏంటి అసలు జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్లు వేసుకుంటారని చూస్తే చాలామంది డాక్టర్లు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని కొన్ని వీడియోస్ పెడుతున్నారు దానివల్ల నేను గూగుల్లోకి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు ఆర్డర్ పెట్టుకోవడం వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుంది టెక్నాలజీ వల్ పెరగడం వల్ల ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది